నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నప్పుడు చాలా పర్యాటకులు యత్నించగల పసిద్ద స్థానిక సంగీత సమూహం

నేను చాలా ప్రసిద్ధమైన వాళ్ళ పాటలు పడటం చూశాను ముఖ్యంగా మాకు దగ్గరలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే ఒక కంపెనీ ఉంది అందులో సుహాస్ అనే కళాకారుడున్నాడు ఎంతో చక్కగా పాటలు పాడుతూ మృదంగాన్ని వాయించాడు శ్రేయ గోషాల్ అనే ఆమె పాటలు పాడుతూ ఎంతోమందిని ఆనందిం ఆనందించింది ఆమె మొన్న స్టేజ్ పర్ఫాంలో అద్భుతంగా పాటలు పాడి అందరిని ఆకట్టుకుంది